మన భారతదేశంలో కొన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనకి పుట్టుకొచ్చిన కొత్త ఉద్యోగాలంటే మనకిప్పుడు ఉదాహరణగా చెప్పుకోవడానికి ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ పర్పుల్ అవన్నీ కూడా మనకి మంచి ఉద్యోగ అవకాశాలు మనం చదు ఎటువంటి చదువు లేని వాళ్ళు మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అవి చేసుకోవచ్చు అలాగే యూట్యూబర్లు మనం చేస్తున్న ప్రతీ విషయం ప్రతీదీ కూడా యూట్యూబ్లో పెట్టడం అన్నది వ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి బాగా వర్ణించడం చూసిన వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడడం అదొక కొత్త మంచి యూట్యూబ్ యూట్యూబర్ అన్నమాట అలాగే యాత్రికులు హాస్యనటులు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలాగే మనం టీవీలో ఎక్కువగా చూస్తుంటాం హాస్యనటులు మనకు నవ్వు పుట్టించి వాళ్ళు చెప్పే ఒక పదం కానీ ఒక సెంటెన్స్ కానీ అది తీసుకుంటే మనం నవ్వడం అన్నది చాలా నవ్వించడం అన్నది అవతల వాళ్ళకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది అలాగే మనకి భారతదేశంలో జీవితంలో ఏదైనా మార్పు రావాలి ఎవరైనా దేనికోసమైనా ఎదురుచూస్తున్నారు అంటే మంచి ఉద్యోగ అవకాశాల కోసం మాత్రమే మన యువత చూస్తోంది చదువు చదువు అయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు అదే ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే దురలవాట్లకి పిల్లలు బానిసలైపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవడానికే చూస్తున్నారు